టెక్నాలజీ వినియోగం ఎలా ఉన్నాదంటే మా యొక్క కుటుంబంలో ఎవరైనా దూరంగా ఉంటె ఈ ఒక నేను వెంటనే మొబైల్తో మాట్లాడడానికి అనుకూలంగా ఈ యొక్క టెక్నాలజీ చాలా బాగా ఉపయోగపడుతూ ఉన్నాది వెంటనే ఏదైనా విషయాన్నీ లేదంటే ఏదైనా సమాచారాన్ని యాన్ వెంటనే తెలియచేయడానికి టెక్నాలజీ ఎంతో చాలా బాగా ఉపయోగ పడుతుంది ఏదైనా ఎవరినైనా చూడాల్సివస్తే వెంటనే చూడటానికి వీడియో కాల్ అనేది చాలా బాగా ఉపయోగ పడుతూ ఉన్నాది అలాగే ఏవి ఏ విషయాన్నైనా మనం పొద్దు పరుచుకోవడానికి ఫోటో తీసుకునేందుకు మొబైల్ ఫోన్ టెక్నాలజీ కూడా చాలా బాగా ఉపయోగ పడుతూ ఉన్నాది